నాకు చాలా ఇష్టమైన బైక్లు ఉన్నాయి వాటిలో కవాస్కి జెడ్ తొమ్మిది వందలు ఆర్ఎస్ ఈ బైక్ ఒక అందమైన క్లాసిక్ రూపాన్ని కలిగి ఉంది మరియు అద్భుతమైన శక్తి మరియు నియంత్రణను అందిస్తుంది చాలా వేగముగా కదులుతుంది హోండా సిబీ వెయ్య ఆర్ ఈ బైక్ ఒక అధునాతన సూపర్ బైక్ ఇది అద్భుతమైన వేగం మరియు వేగాన్ని అందిస్తుంది యమహా ఎమ్టి జీరో నైన్ ఈ బైక్ ఒక శక్తివంతమైన మోటార్ సైకిల్ ఇది అద్భుతమైన మరియు సులభమైన మైలేజ్ ను అందిస్తుంది నాకు ప్రస్తుతం ఒక కవాసకి జెడ్ నైన్ హండ్రెడ్ ఆర్ఎస్ ఉంది ఇది నాకు చాలా ఇష్టం ఇది చాలా సౌకర్యవంతమైనది మరియు నేను దానితో చాలా మైళ్ళు దూరం ప్రయాణించాను నా కళల బైక్ కవాసకి జెడ్ఎక్స్ వన్ ఫోర్ ఆర్ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ బైక్ లలో ఒకటి హోండా ఎన్సి ఏడు యాభై ఎక్స్ ఈ బైక్ ఒక అద్భుతమైన మైలేజ్ ను అందిస్తుంది మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కవాసకి వెర్సెస్ ఆరు యాభై ఈ బైక్ ఒక అద్భుతమైన వైవిధ్యాన్ని అందిస్తుంది మరియు అన్ని రకాల రహదారులపై మంచిగా పనిచేస్తుంది